పిల్లలకు తెలుగు భాష నేర్పించడం చాలా ముఖ్యమని నేననుకుంటున్నాను పిల్లలకు తెలుగు భాష నేర్పించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి తెలుగు భాష నేర్చుకోవడం మన పిల్లలు తమ చరిత్రను గూర్చి నేర్చుకుంటారు తెలుగు భాష భారతదేశంలో ఒక ముఖ్యమైన భాష మరి దాన్ని నేర్చుకోవడం వల్ల మన పిల్లలు భారతదేశానికి మరంత తెలుసుకుంటారు తెలుగు భాష నేర్చుకోవడం వలన పిల్లలు ఇతర తెలుగు మాట్లాడే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వలన భారత దేశం గురించి మరంత తెలుసుకోవడానికి సహాయపడుతుంది తెలుగు భాష వ్యాపారం స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి సహాయ పడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వలన పిల్లలు మానసిక మరియు నైతిక అభివృద్ధికి సహాయపడుతుంది భాష నేర్చుకోవడం అనేది ఒక సవాలుగా ఉంటుంది మరియు అది పిల్లల సామర్ధ్యంపై నమ్మకాన్ని పెంచుతుంది సమస్యలకు పరిష్కారాన్ని నైపుణ్యతను అభివృద్ధి పొందడానికి సహాయ పడుతుంది అంతే తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టమైన పని కావచ్చు ఇది చాలా కష్టమైన అక్షరాలను కలిగి ఉంటుంది ఇందువలన పిల్లలకు తెలుగు భాష నేర్పించడానికి సహాయం చేయడానికి తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు తెలుగు భాష పాఠాలు మరియు ఇతర వాళ్ళను అనుసరించవచ్చు మొత్తం మీద నేను పిల్లలకు తెలుగు భాష నేర్పించడం చాలా ముఖ్యమని అనుకుంటున్నా ఇది పిల్లలని అనేక ప్రయోజనాలని అందిస్తుంది మరియు వాళ్ళ సామాన్య జీవితంలోని మరియు అభివృద్దిలోని సహాయపడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వలన ఇతరులను కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వలన నీతిని గూర్చి తెలుసుకుంటారు మన భారతదేశంలో తెలుగు భాష నేర్చుకోవడం వలన చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి తెలుగు భాష మన భారత దేశంలో ఒక ముఖ్యమైన భాష దీన్ని నేర్చుకోవడం వలన భారతదేశానికి మరింత గూర్చి నేర్చుకోవచ్చు తెలుగు భాష నేర్చుకోవడం వలన పిల్లలకు అనేక అవసరాలు ఉన్నాయి అది వారి మానసిక మరియు అభివృద్ధి పెంచడానికి సహాయపడతాయి తెలుగు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యం